ఇక్కడ భారతదేశంలో టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సినిమాలు రెండు ఉన్నాయి టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలు ఏంటంటే బాలీవుడ్ తెలుగు సినిమాలు తెలుగు సినిమాలో చాలా రియలస్టిక్గా ఉంటాయి మనం రోజు ఎట్లా గడుస్తుంది ఏం చేస్తారు ఒక ప్రేమ కోసం ఎట్లా యుద్ధం చేస్తారు ఒక రాయలసీమ అయితే రాయలసీమలో ఎట్లా ఫాలో అవుతారు ఏ ట్రెండ్ ఫాలో అవుతారు వాళ్ళు ఫ్యాక్షనిజం చేస్తారు ఎట్లా చేస్తారు ఎలా చేస్తారు అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్గా ఉంటుంది ఒక ఒక కాడ ఏమి జరుగుతుంది అంటే బాంబులు పేలుతాయి ఒక కాడ కత్తులతోటి యుద్ధం చేస్తారు ఒక కాడ ప్రేమ కోసం చచ్చిపోతారు అట్లా బాలీవుడ్ సినిమాలో టాలీ ఆ ఆ టాలీవుడ్ సినిమాలో ఏముంటది అంటే మనం జనరల్గా జరిగేవి ఉంటాయి టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలంటే ఇవి నాన్ రియలిస్టిక్ సినిమాస్ ఇవి కొంచెం డ్రామాస్టిక్గా ఉంటాయి చాలా డిఫరెంట్స్గా ఉంటాయి లవ్ స్టోరీస్ ఆర్ వెరీ ఫేవర్ ఫేవరెట్ సినిమా ఇన్ బాలీవుడ్ బాలీవుడ్ సినిమాలల్లో ఎంతో బాగుంటాయి బాలి అనే ఇప్పుడు టాలీవుడ్ సినిమాలల్లో కేజీఎఫ్ అనేది ఒక డబ్బింగ్ సినిమా కేజీఎఫ్ అనేది అది కర్ణాటక సినిమా కర్ణాటక సినిమా అనేది డబ్బింగ్ చేసిండ్రు తెలుగులోకి తెలుగులోకి డబ్బింగ్ చేయడం వల్ల అదెంతో పేరు తీసుక వచ్చింది ఆ పేరు తీసుకురావడం వల్ల చాలా గుర్తింపు వచ్చింది మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ కేజీఎఫ్ ఇజ్ యష్ వాళ్ళు కోల్ మైనింగ్లోకి పోయి అందులోకి పోయి ఎంతో ఫైట్ చేసి ఆడ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో హైలెట్ క్యారెక్టర్స్ అఫ్ ద హీరో రాఖీ భాయ్ అండ్ ద విలన్ ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అధీరను చంపడం ఈజ్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అది చంపి ఎలా ఎట్ల చంపడము ఏమి చేయడము ఇదే ప్రాసెస్ అనేది ఆ మూవీలో ఉంటుంది ఆ మూవీ చాలా హిట్ అయ్యింది అండ్ డిఫరెంట్ లాంగ్వేజస్ల ఆ మూవీ అనేది ప్లే చేస్సిర్రు దానికి చాలా డబ్బింగ్ మూవీస్ ఏం రాలేగాని ఆ ఆ డబ్బింగ్ మూవీస్ వచ్చినాయి ఆ మూవీకి ఎంతో బాగుంటుంది ఆ సినిమా ఆ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ అది డిఫరెంట్ పార్ట్స్గా తీస్సిర్రు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ అయిన ఆల్రెడీ ఇట్ టుక్ టైం ఫర్ పార్ట్ త్రీ మే బీ దిస్ ఇయర్ ద పార్ట్ త్రీ విల్ బి రిలీజ్ ఆ పార్ట్ డిఫరెంట్ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడడం వల్ల పార్ట్స్ అనేవి తీస్తున్నారు బాలీవుడ్ టాలీవుడ్ ఈజ్ ద మూవీస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా బాలీవుడ్ టాలీ కున్న వుడ్ కున్న క్రేజ్ ఏ వుడ్కి ఇంక లేవు అని నేను క్లియర్గా చెప్తున్నా బాలీవుడ్ మూవీస్ చూడు చాలా బాగుంటాయి అక్కడ ఎంతో మంది యాక్టర్స్ చాలా మంది ఉన్నారు లైక్ ఆలియా భట్ రణ్బీర్ కపూర్ ఎక్సట్ అనుష్క శర్మ ఆలియా ఇంకా చాలామంది యాక్టర్స్ నాకు నేమ్స్ సరిగ్గా తెలవలే కాని ఇంకా అట్లా చాలామంది ఉన్నారు వాళ్ళు మూవీస్ తీయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది అక్కడ సినిమాలు చాలా బాగుంటాయి ఈరోజు రీసెంట్గా పుష్ప మూవీ కూడా రిలీజ్ అయింది పుష్ప పార్ట్ వన్ అవి కూడా రెండు పార్ట్స్ ఉన్నాయి పార్ట్ వన్ పార్ట్ టూ పుష్ప వన్లా తగ్గేదేలే అన్నది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ఈ రోజులల్లా అది చాలా ట్రెండ్ అయిపోయింది తగ్గేదేలే అన్న మాట ఎంత ట్రెండ్ అయ్యింది అంటే ఇక మనం చెప్పలేము చిన్నపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ దాకా ఏదైనా గొడవకే కాని దేనికి కాని నీ యవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు తగ్గేదేలే అంటే దేనికి తగ్గమని అర్థము ఆ మూవీలో అల్లు అర్జున్ గారి యూజ్ చేసిన వాయిస్ ఏ కాని ఆ లాంగ్వేజ్ ఏ కాని ఆ డ్రెస్సింగ్ స్టైల్ కాని చాలా ట్రెండ్ అయ్యింది మెయిన్లీ హిజ్ వాయిస్ అండ్ ద డైలాగ్ ఆఫ్ తగ్గేదేలే ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ టూ మీ అది చాలా ట్రెండ్ సెట్ చేసింది అది ఎంతగా అంటే విపరీతంగా ట్రెండ్ సెట్ చేసింది ఆ ట్రెండ్ సెట్ చేయడం వల్ల ఇది చాలా హిట్ అయ్యింది అన్నమాట చాలా చాలా అంటే చాలా ఇప్పుడు ఇప్పుడు రష్మిక మందన డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ పుష్ప ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అది ఎట్లా అంటే ఒక పాత కాలపు పోరులు ఎట్లా వేసుకుంటారు ఆ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మోడర్న్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళకి తెలియదు సిటీస్లో ఉన్నవాళ్ళకి ఆ డ్రెస్సింగ్ స్టైల్ తెలియదు కాబట్టి వాళ్ళు మెయిన్లీ అట్రాక్టడ్ ఊరి ఊరిలో వాళ్ళు ఎట్లా మాట్లడు మాట్లాడుతారు సిటీ అంటే పల్లెటూరిల అప్పట్ల మనం పుట్టక ముందుకు ఎట్లా మాట్లాడిర్రు మన ఫ్యూచర్ అంటే మన బిఫోర్ జనరేషన్స్ మన తాతల కాలం అప్పుడు ఎట్లా మాట్లాడిర్రు అనేది ఆ సినిమాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అదే ఆ సినిమా గురించి అంతకుమించి ఇంకేం లేదు ఆ సినిమాల ఇంకా ఇక ఇప్పుడు కేజీఎఫ్ మూవీకి వచ్చేసరికి కేజీఎఫ్ మూవీలో ఆమె హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఆమె బిఫోర్ మ్యారేజ్ హీరోని లవ్ చేయకముందుకు తనకి మోడ్రన్ లైఫ్ లైఫ్ స్టైల్ వాళ్ళు చాలా రిచ్ కావడంతోటి మోడ్రన్గా ఉండడం ఆమె చాలా అలవాటు పడి చాలా ఇష్టపడింది తర్వాత ఇష్క్ అనేది అంటే హీరో రాఖీకి అనేది ఆయనకి ట్రెడిషనల్ డ్రెస్సింగ్ వేర్ అంటే చాలా ఇష్టం ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చాలా ఇష్టం కావడంతోటి ఆయన లెహంగాలు హాఫ్ శారీలు శారీలు ఇట్లా ప్రిఫర్ చేసేటోడు కానీ ఆమెకు చాలా ఇష్టం ఇష్టం లేకుంటుండే ఇష్టం లేకపోవడంతోటి ఆమె మోడ్రన్ తర్వాత అతను ఇష్టపడ్డాక వాళ్ళ ఇష్టాలు కూడా మనవి అయిపోతాయి డెఫినిట్గా అందుకనే ఆమె ఆయనకు అలవాటు పడిపోతుంది బ్రహ్మాస్త్ర మూవీ అది అది అనేది అది కూడా డబ్బింగ్ మూవీ అది బాలీవుడ్ మూవీ అది టాలీవుడ్ ఇంకా చాలా వుడ్లలో కూడా రిలీజ్ అయ్యింది ఆ బాలీవుడ్ మూవీ అనేది ఎబౌట్ అస్త్రాలు అంటే బ్రహ్మాస్త్ర అగ్ని అస్త్రా ఇట్లా నాకు తెలియదు ఆ అస్త్రాల గురించి కానీ ఇట్ల చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ అస్త్రాల గురించి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అట్లా ఇప్పుడు హీరోకి వాళ్ళ మమ్మీ వాటర్ అస్త్రాతోటి ఉంటుంది వాళ్ళ నాన్న ఫైర్ అస్త్రాతోటి ఉంటాడు అంటే ఫైర్ వచ్చి వాటర్ వచ్చి ఫైర్ని ఆపుతాయి కొన్ని సార్లు వాటర్ కూడా ఆపలేనంతా ఫైర్ వస్తుంది అని చెప్తారు గాలి ఒక కూడా గాలి కూడా ఒక అస్త్రా ఇట్లా డిఫరెంట్ అస్త్రాలు ఉంటాయి మనకి లైట్ కూడా ఒక అస్త్రా ఇట్ల డిఫరెంట్ అస్త్రాలు ఉంటాయి డిఫరెంట్ అస్త్రాలు డిఫరెంట్ పీపుల్ పైన డిఫరెంట్ టైమ్స్ల యూజ్ చేస్తారు అదే బ్రహ్మాస్త్రా మూవీ దిస్ ఈజ్ మూవీ దిస్ మూవీ ఆల్సో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ మూవీ ఐ కెన్ టెల్ క్లియర్లీ ఆమె అలియా బట్ డ్రెస్ స్టైల్ ఇజ్ మోస్ట్ ఫేవరెట్ ఇన్ బ్రహ్మాస్త్రా మూవీ చాలా బాగుంటుంది ఆ మూవీలో ఆ హీరో కూడా క్యారెక్టరైజ్ కూడా శివ వాళ్లు శివుడు పార్వతి అట్లా వాళ్లని ఊహించుకుంటారు వాళ్ళు చాలా బాగుంటుంది నో వర్డ్స్ అబౌట్ దట్ మూవీ